నేను ఒక రోజు నా కళాకృత్యాన్ని పోటీలలో నేను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నాను కానీ నాకున్న భయం వల్ల నేను ప్రదర్శించగలనా లేదా అని ఒక ఆలోచన నా హృదయంలో మెదిలింది కానీ నా తల్లితండ్రుల సహాయంతో నా స్నేహితుల సహాయంతో నా టీచర్ల ప్రొత్సాహంతో నేను ఆ పోటీలకు వెళ్ళగలిగాను నా యొక్క కళను అందరిముందు ఎంతో మంది గొప్ప వ్యక్తుల ముందు ప్రదర్శించాను నా కళకు ఎంతో గొప్ప గౌరవాన్ని ఆతిధ్యాన్ని ఇచ్చారు చాలా గొప్ చాలా బాగుంది చాలా గొప్పగా వుంది అని ఎంతగానో పొగిడారు అంతేకాదు ఆ యొక్క పోటీలలో నేను విజయం సాధించాను మొదటి విజయం సాది సాధించి ఎంతో గౌరవాన్ని అందుకున్నాను ఆ రోజు అందరు చప్పట్ల మధ్య ఆ అవార్డు తీసుకుంటుంటే ఆ రోజు మర్చిపోలేని క్షణం ఎప్పటికీ గుర్తుండే క్షణం కళ అనేది అది ఒక గొప్ప వరం అది ఎం ఎంతో ఇష్టంతో నేను చిన్నప్పటినుంచి నేర్చుకున్న కళకు ఆ రోజు గుర్తింపు రావడము అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంతే కాకుండా అక్కడ ఎంతో మంది కళాకారులు వచ్చారు ఎంతో మంది వాళ్ళ కళలు ప్రదర్శించారు అస్సలు చిత్రీకరించడం అన్నదే ఒక గొప్ప కల ఒక ఎంతో సృజనాత్మకత అక్కడ అవసరమవుతుంది మనం వేసేది ఎదుటి వాళ్ళకి అర్ధమయ్యే రీతిలో అర్ధవంతంగా సృజనాత్మకతను జోడించి చేసి అందరిని మెప్పించగలిగే సామర్ధ్యం ఉండడం కూడా ఒక గొప్ప కళే ఇలాంటి కళ అక్కడ ఇలాంటి కళ కలిగిన ఎందరో కళాకారుల్ని అక్కడ కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంతే కాకుండా అక్కడ ఎన్నో కొత్త విషయాలను గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను నాకు తెలియని ఎన్నో కళలను నేను తెలుసుకున్నాను నేర్చుకోవడానికి నా యొక్క కళ నాకున్న కళను ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఏం చెయ్యాలో నేను ఇంకా ఏం నేర్చుకోవాలో నాకు అర్ధమయ్యింది నేను నేర్చుకున్నదాని కంటే ఇంకా ఎన్ని రెట్లు నేను ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోగలిగేవి ఉన్నాయో నాకు అక్కడే అర్ధమయ్యింది నా కళను నాకు వచ్చిన కళను అందరికి తెలియపరుస్తూ వాళ్ళ వాళ్ళ కళను నేను నేర్చుకుంటూ ఎన్నో రకాలుగా నాకు ఈ యొక్క కాంపిటీషన్ చాలా రకాలుగా ఉపయోగపడింది